నా జీవితకాలంలో జరిగిన ప్రధాన సాంకేతిక మార్పులలో ఒకటి కంప్యూటర్ ఆవిష్కరణ అయితే మరొకటి స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు పరికరాల ద్వారా మనిషి జాతి ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవాలి వీటివల్ల మనుషులు ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు మరెన్నో ఆవిష్కరణలు చెయ్యడానికి తోడ్పడతాయి